చెప్పమ్మా

అవునమ్మా

కంపెనీ అది గవనీ కంపెనీ అని ఒకటుందమ్మా దానిలో అయితే క్వాలిటీగా ఉంటాయి వస్తువులన్ని బాగుంటాయి గ్యారెంటీ ఇస్తాను మా దగ్గర అన్ని వస్తువులు ఉంటాయమ్మా మీకు ఏ వస్తువు కావాలో చెప్తే దాన్ని బట్టి మేము రేట్ చెప్పగలుగుతాము కాదమ్మా మీకు ఏ వస్తువు కావాలో చెప్తే మేము దాన్ని బట్టి రేట్ చెప్తామమ్మ కంపెనీవే నేను కాదనలేదు నీకు ఫ్రిడ్జ్ కావలా టీవీ కావలా వాషింగ్ మిషన్ కావలా మీరు ఫలానా వస్తువని చెప్తే మేము రేట్ చెప్తాము అవునమ్మా ఫ్రిడ్జ్ అయితే ఉంటుందమ్మా నీకు క్వాలిటీని బట్టి ఉంటుంది ఇరవై వేలు నుంచి ఉంది స్టార్టింగ్ అదే అమ్మా ఇరవై వేలు నుంచి ఉన్నాయి ఇరవై నుంచి ముప్ఫై ఉంది నలభై ఉంది యాభై ఉంది మీ మీకు దేనిలో కావాలో చెప్తే దాన్ని బట్టి మేము డెలివరీ ఇస్తామమ్మ ఇంటికి మీరు రండి షాప్ దగ్గరకి షాప్ దగ్గరకి రండి మీరు వస్తువుని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మేము రేట్ చెప్పి మీకు ఇస్తాము ఫ్రిడ్జ్ కావాలా

పంపిస్తామమ్మా మీరు మీకే ఎప్పుటి లోపల కావాలి రేపు మార్నింగు నైన్ ఓ క్లాక్కి అంతా పంపిస్తాము అదే మావాళ్ళొచ్చి ఇస్తారమ్మ ఇంటి దగ్గర ఇంటి దగ్గరే ఉండండి మీరు రేపు తొమ్మిదింటికి పంపిస్తామమ్మ